బైక్ ద్వారా ప్రపంచాన్ని చుట్టే వ్యక్తి ముందుగా అతను యొక్క బట్టలు బండి వర్కింగ్ కండిషన్ ఉందా చూసుకోవాలి బ్రేక్ పడుతున్నాయా లేదో చూసుకుని అప్పుడనేది బండి తీసుకుని బండికి పేపర్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అతనికి లైసెన్స్ ఉందా లేదో చెక్ చేసుకుని అప్పుడు బండి అనేది స్టార్ట్ చెయ్యాలి ముందు అతను ప్లాన్ వేసుకోవాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్కడ ఆపుకోవాలి మనం ఎక్కడెక్కడ బస చెయ్యాలో అతను సామాగ్రి అనేది ఒక పెద్ద బ్యాగ్లో తీసుకోవాలి టెంట్ కానీ అతను ఎక్కడ కుర్చోవాలనుకుంటే ఫోల్డబుల్ చెయిర్ అండ్ ఫుడ్కి ఏమైనా తినాలనుకుంటే ఇన్స్టెంట్గా ఏదైనా ఏమి చేసుకోగలమో అది తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే అక్కడ తినగలుగుతాడు ఎందుకంటే అతను ఒకవేళ ఆయిల్ అయిపోయినా అడవిలో ఆగాల్సొచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏదైనా తినగలుగుతాడు అంతే కానీ అక్కడ అడవి మార్గంలో ఏదైనా వెహికల్ రావంటే తొందరగా రాదు ఎందుకంటే అది అడవి కదా సో అతను ముందుగానే అన్నీ తెచ్చుకోవాలి మళ్ళీ ఇంకొకటంటే ప్రపంచాాన్ని చుట్టాలనుకున్న వ్యక్తి అక్కడక్కడా గవర్నమెంట్వి సంబంధించిన పేపర్స్ అనేది ఇతను ముందుగాల్నే సబ్మిట్చేసుండాలి ఆ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక వాళ్ళనేది ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అతనికి రిలీజ్ చేస్తారు ఆ ఫామ్ డిలే అతను డౌన్లోడ్ చేసుకుని ప్రతీ ఒక్క ప్రప దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో యొకా వాళ్ళ ఇచ్చిన పేపర్ని డౌన్లోడ్ చేసుకునే పేపర్ని చూపించాలి ఎందుకంటే అప్పుడు చూపించినట్టే నీకు పర్మిట్ ఇచ్చినట్టు లేదంటే ఆ దేశానికి వె వెళ్ళే నీకూ ప్ర ప్రవాహం ఇక్కడ లేదని చెప్పి వాళ్ళే చెప్తారు కా కాబట్టి అతను అటు సైడు వెల్లకూడదు సో అతను అక్కడ వెళ్ళి ఫస్టు ముందు అప్లయ్ చేసుండాలి అతను తీసుకుని అప్పుడే వెళ్ళాలి అక్కడికి అదీ గాకుండా రోడ్స్ని అతను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని రోడ్స్ బ్లాక్ అయ్యిండొచ్చు కొన్ని కొన్ని గుంతల్లో ఉండొచ్చు ఇలాగా ముందుగానే అతను మ్యాప్ చూసుకుని ఒక ఎవరినైనా టూరిస్ట్ గైడ్నైనా తెలుసుకుని ఏ రూట్ బాగుంటుంది బస్సులు వెళ్ళే వెళ్ళుంటాయి ఆ రూట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే బస్సులు గుంతలు ఇలా ఉన్న రోడ్లు అనేవి బస్సు ప్రవహించదు సో ఇతను టూరిస్ట్ని అనేది కన్సల్ట్ అయితే చాలా బాగుంటుంది అదీ కాకుండా అప్పుడు కొన్ని కొన్ని కొనే సార్లు హోటల్స్లో అద్దె కూడా ముందుగానే బుక్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని దగ్గరలో హోటల్ అనేది రెడీమేడ్గా ఉండవు ఇతను బుక్ చేసుకుంటే ఆ రోజు అనేది అక్కడ బస చేసుకుని ఇక్కడ రావచ్చు అడవుల్లో అనేది అతను టెంట్ అనేది ఉండాల్సిందే ప్లస్ ఏందంటే ఎప్పటికప్పుడు బ బండి కండిషన్ అనేది ఎక్కువగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒకటే సరేస్తే బడి అనేది చాలా ఖరాబ్ అవుతుంది సో ఏంటంటే హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి బండి ఆపుకుని టీ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కానీ కొంచెం స్మాల్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఇటు ప్రవాహం అంటే ప్రయాణం బాగుంటుంది అలాగే బండి సేఫుగా ఉంటుంది ఇలాగా అతనికి ఏంటండి కొన్నిసార్లు మె మెడికలు ఎమర్జెన్సీ కోసం ఏమైనా తీసుకెళ్ళాలి ఎందుకంటే అతనికి ఏమైనా బాగాలేదనుకో అక్కడ అనేది అవైలబుల్ కొన్ని దగ్గరలో అవైలబుల్ ఉంటుంది కొన్ని దగ్గరలో అవైలబుల్ ఉండదు కాబట్టి అతను మెడికల్స్ కూడా తీసుకుని అతనికి ఏమేమి కావాలి అమౌంట్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ యొక్క బండి కండీషన్లో ఇంజన్ ఆయిల్స్ కానీ బ్రేక్స్ కానీ టైర్స్ కానీ మొత్తం అన్నీ చెక్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది ఈ బైకర్ యొక్క ప్రపంచం చుట్టా రావాలకున్న వ్యక్తి ఇవన్నీ సమకూర్చుకోవాలి